పండుగలప్పుడు విగ్రహాలు తయారీ అంటే నేను ఎక్కువగా చేసిన విగ్రహం అంటే వినాయకుడు విగ్రహం వినాయక పండుగప్పుడు విగ్రహాలు తయారు చేసేవాళ్ళము చిన్నప్పుడు మట్టి విగ్రహాలు తయారు చేసేవారం అంతే అదే కాకుండా నేను చిన్నప్పుడు ఎండకాలం సెలవులో మా అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు బురద మట్టితో ఎడ్ల బండి కానీ ఎడ్లు కానీ తయారు చేసుకుని నిజంగానే ఎడ్లు అవి నిజమైన ఎడ్లని పోలినవి ఎడ్ల బండి తయారు చేసానని ఆడుకుని చాలావరకు ఆడుకునేవాన్ని అది చేసినంతసేపు నాకు ఆనందం కలిగేది ఎంత ఆనందమంటే నేను నోటి మాటల్లో కూడా చెప్పలేనంత ఆనందం కలిగేది చాలా సంతోషంగా ఉండేది వినాయకుడి విగ్రహాలు తయారు చేసేసి నిజమైన వినాయకుడే అని పూజలు చేయడం గానీ చాలా అద్భుతమైన రోజులవి ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను మట్టిలో కొంచెం నీళ్ళు కలుపుకుని నిజమైన విగ్రహాలు తయారు చేస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను ఎంతో ఆనందం కలిగేది నాకు గణపతి బప్పా మోరియా అనుకుంటూ ఆటలాడేవాడిని నాకు మట్టి విగ్రహాలు తయారు చేయడం చాలా ఇష్టం కానీ కొన్ని కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మా అమ్మ అమ్మమ్మ గారు తాను చనిపోయిన తరువాత నేను వారి ఊరికి వెళ్ళడం అంతా అయిపోయింది మళ్ళీ ఎప్పుడైనా విగ్రహాలు తయారు చెయ్యడం ఇంకా అటువంటియేం చెయ్యలేదు ఎంతో ఆనందంగా ఉండేవాడిని కొన్ని తరాలు బాధ కూడా అలాగే వచ్చింది అప్పటికే అంత ఆనందం ఇప్పటికీ కూడా పిల్లలు చాలా మంది ఆలకూరులో ఉన్నవారు బాగా ఎంజాయ్ చేస్తుంటారు పండుగలు వచ్చేసరికి అట్లా విగ్రహాలు తయారు చేయడానికైనా కానీ సిటీలో ఉన్నవారికి ఆ అదృష్టం ఉండదు మన చేతులతో సొంతంగా విగ్రహం తయారు చేసుకున్న దానికి పూజలు చేస్తుంటే వచ్చే ఆనందం ఇంకా ఎవ్వరు ఎవరు ఏం చేసినా కూడా రాదు అని నేను నమ్ముతున్నాను అంటే ఇప్పుడు కొన్ని చాలావరకు కొద్దిగా నేను చేసిన తగిన అవి వినాయకుని చేసేవాడిని కొంతమంది ఒక్కొక్కరు ఒక్కోరకంగా చేసేవారు ఒక్కొక్క పండక్కి ఒక్కోరకంగా చేస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే ఇంకెన్నో రకాలుగా సేఫ్టీ చేసేవారు నేను మాత్రం ఆనందంగానే ఉన్నాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాను ఉంటాను కూడా నమ్ముతున్నాను అనుభవం ఉంది చాలా అద్భుతమైన అనుకోని చాలా అనుభవించే వాడిని ఇప్పటికి కూడా పడుతున్నాను పడుతూనే ఉంటా